ఇది సాధారణంగా ఇలా సమాధనం ఇవ్వవచ్చు ఉదాహరణకి ప్రతిరోజు ప్రార్థన చెయ్యడం పూజలు మతపరమైన ఉత్సవాల్లో పాల్గొనడం ధార్మిక గ్రంథాలను చదవడం లేదా వినడం ఉపవాసాలు యాత్రలు చెయ్యడం మతపరమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు దీనిని ఏ సందర్భానికి ఉపయోగించాలనుకుంటున్నారు ఉదాహరణకు ఇంటర్వ్యూ ప్రశ్నోత్తర సెషన్ లేదా వ్యాసం వంటివి అలా అయితే నేను మీ అవసరానికి తగిన విధంగా పూర్తి సమాధానం కూడా తయారు చేస్తాను